సార్ నమస్తే సార్ లోవుబాబు ట్రావెల్ ఏజెంటేనా సార్ సార్ నేను నా పేరు హర్ష్ కుమర్ మేము హైదరాబాదు నుంచి మాట్లాడుతున్నాము సార్ మేము సార్ మేము హైదరాబాదు నుంచి ఇక్కడికి కాకినాడ రావడానికి మాకు ట్రావెల్ ఏజెన్సీ గురించి మేము సెర్చ్ చేస్తున్నాము అందులో మీ ట్రావెల్ ఏజెంట్ రేట్ ఆన్లైన్లో రేటింగ్ బాగుంది సార్ మీది సార్ ఏంటి మాకేంటంటే మేము హైదరాబాదుద్ టు కాకినాడ రావడానికి మా ఫ్యామిలీ సెవెన్ మెంబర్స్ వస్తున్నాము మేము

సార్ మేము సెవెంత్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నము సార్ మేము

సార్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి ఇక్కడ మేము రాజమండ్రి ఎయిర్పోర్ట్లో డ్రాప్ అవుతాము సార్ మేము అక్కడ ఎక్కి రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాము సార్ మేము సో రాజమండ్రి నుంచి మనం కాకినాడనే మాకు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో మేము పికప్ చేసుకుని మమ్మల్ని కాకినాడ తీసుకెళ్ళాలి సార్ మమ్మల్ని అక్కడే మాకు కాకినాడలో ఉన్నప్లేసెస్ మొత్తం అంతా మమల్ని ఆ చుట్టూ తిప్పాలి సార్ మమ్మల్ని సార్ మాకు సెవెన్త్ టు టెన్త్ సార్ మాకు డేట్ ఏడో తారీకు నుంచి పదో తారీకు వరకు మాకు కావాలి అవును సార్ మేము టోటల్గా మీకెంత ఏ కారు అవైలబుల్గా ఉందో చెప్తే మాకు దాని బట్టి చెప్తాము సార్ మాకు ఏసి కార్ సార్ ఏసి కారు ఎంతవుతుందో చెప్తే అవును సార్ ఏసి కార్ కావాలి ఓకే సార్ సార్ అందులోనే మాకు ఫుడ్ అండ్ ఎకామిడేషన్ కూడా కావాలి సార్ సార్ అలాగే ఫుడ్ ఫుడ్ అండ్ ఎకామిడేషన్ అంటే మాకు ముందుగానే మీకు పన్నెండు వేలు చెప్తున్నారు కదా సార్ మాకు పద్నాలుగు వేలా సార్ అవును సార్ అవును సార్ సార్ అలాగే మాకు ఇలాగ డ్రైవర్ కూడా మాకు ఫుడ్డు మా దాంట్లోనే ఏర్పాటు చేసుకోవాలా సార్ అలాగే మాకు అలాగే డ్రైవర్ మాకు ఎకామిడేషన్ కూడా మాకు అందులో సపరేట్గా పెట్టండి సార్ మాకు అంటే మా దానిలో కాకుండా అంటే మీరే చూసుకునేలాగా డ్రైవర్కి కూడా ఓకే సార్ అలగే మాకు అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా తిప్పడానికి ఎ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ ఆ చుట్టు పక్కలున్న ప్రదేశాలు తిప్పినప్పుడు దాని దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో కాని లాడ్జ్లో కాని మమ్మల్ని ఎకామిడేషన్ ఉండేలా చూడండి సార్ మాకు

ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ అలాగే టోటల్గా ఫోర్టీన్ థజండ్ అవుతుంది పద్నాలుగు వేలు అవుతుంది అన్నారు కదా సార్ మాకు సార్ పద్నాలుగు వేలు అంటే డ్రైవర్కి డ్రైవర్కి ఎంత అవుతుంది అసలు ఎకామిడేషన్ అదే అక్కడ ఉండడానికి ఎకామిడేషన్ ఎంత రూమ్కి ఎంతవుతుంది తిప్పడానికి అక్కడున్నప్లేసెస్ ఎక్కడెక్కడ తిప్పుతారు మీరన్ని మాకు ఒక లిస్ట్ రాసి మాకు పంపిస్తారా మాకు వాట్స్అప్ చేస్తే సార్ ఓకే సార్ డ్రైవర్కి మాకు ఓకే సార్ మీకు మీరు చెప్పే డ్రైవర్ని పంపండి సార్ మాకు మా దగ్గరకి ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే